విద్యార్థులు స్కూల్కు క్రమం తప్పకుండా వెళ్ళిపోవడానికి అనేక కారణాలున్నాయి వీటిలో కొన్ని దూరం మరియు రవాణా లేకపోవడం చాలా సందర్భాలలో స్కూల్ విద్యార్థుల నుండి దూరంగా ఉంటాయి దీనివల్ల విద్యార్థులు స్కూలుకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక పోవడం లేదా అధిక ప్రయాణ ఖర్చు పెట్టవలసి వస్తుంది ఋతుపరమైన అవసరం కొన్ని సందర్భాల్లో విద్యార్థులు స్కూల్కి వెళ్ళడానికి బదులుగా తమ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి పనిచేయాల్సి వస్తుంది ఇంటి పనుల సహాయం కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఇంట్లో తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులకు ఆరోగ్యంగా లేదా ఇతర కారణాల వల్ల సహాయం చెయ్యాలి ఆర్థిక సమస్యలు కొన్ని సందర్భాల్లో విద్యార్థులు స్కూల్కి వెళ్ళడానికి అవసరమైన దుస్తులు పుస్తకాలు మరియు ఇతర సామగ్రిని కొనడానికి తల్లిదండ్రులకు ఆర్థిక సమస్యలు సామాజిక మరియు మానసిక సమస్యలు కొన్ని సందర్భాల్లో విద్యార్థులు పాఠశాలలో లేదా ఇంట్లో ఎదుర్కునే సామాజిక మరియు మానసిక సమస్యల వల్ల స్కూలుకు వెళ్లడం మానేస్తారు వాతావరణం కొన్ని సందర్భాల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల విద్యార్థులు స్కూల్కి వెళ్లకపోవడం సాధ్యం కాదు ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం కొన్ని సందర్భాల్లో స్కూల్లో సరైన మౌలిక సదుపాయాలు లేనందున విద్యార్థులు స్కూల్కు వెళ్లడానికి ఇస్టిక్ ఇష్టపడకపోవచ్చు ఈ కారణాలను తగ్గించడానికి ప్రభుత్వం మరి స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలి స్కూళ్లను విద్యార్థుల ఇళ్లకు మరింత దగ్గరగా తీసుకరావడానికి రవాణా సౌకర్యాలను అందించడానికి విద్యార్థులకు ఆర్థిక మద్దతును అందించడానికి మరియు స్కూళ్లలో మౌలిక సదుపాయాలను అందించడానికి చర్యలు తీసుకోవాలి